నేను నా ఉద్యోగ అవసరం కొరకు ఫిట్ మీ అనే బ్రాండ్ నుండి నాయొక్క మేకప్ వస్తువులను కొనుగోలు చేయడం చేయడం జరిగింది వాటిని నేను తీసుకొని దాదాపు సంవత్సరం అయినప్పటికినీ వాటి యొక్క నాణ్యత వాటి యొక్క పరిణామం ఇంకనూ అలాగే ఉన్నది నేను వాటిని కొనుగోలు చేసినందుకు చాలా సంతోషపడుచున్నాను ఎందుకంటే చాలా ఖర్చుతో కూడిన పని మేకప్ వస్తువులను కొనడం అంటే ఆ యొక్క డబ్బులను మనము మంచి వాటిపై పెట్టకపోతే మనము చింతించాల్సి ఉంటుంది కానీ నాకు అలాంటిది ఏమీ జరగలేదు వాటిని తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాటి యొక్క నాణ్యత చాలా మంచిగా ఉన్నది నాకు చాలా మంచిగా అవి ఉపయోగపడుతున్నాయి నా రోజువారి నా రోజు వాడకంలో అలాగే నేను మరి ఒక్కసారి అయిపోయినప్పుడు ఆయొక్క బ్రాండ్ నుండే వాటిని తీసుకోవడానికి ఆశపడుచున్నాను మేకప్ వస్తువులు అనగా నా యొక్క ఫౌండేషనే కానీ కాంపాక్టే కానీ ప్రతీ ఒక్కటి నాయొక్క చర్మానికి మంచిగా మ్యాచ్ అయ్యేవి వచ్చినాయి కాబట్టి నేను వాటిని నా మిత్రులకి నా బంధువులకి చాలామందికి రికమెండ్ చేసాను అలాగే నేను మరలా వాటి నుంచి కొనుగోలు చేయడానికి ఆశపడుచు ఆశపడతాను